ఆ హలో ఇప్పుడు మేము కొత్తగా న్యూ హోమ్ కట్టుకున్నామండీ ఆ హోంలోకి మాకు టీవీ ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మెషిన్ కావాలండి తర్టీ టూ ఇంచెస్ చాలండి ఇప్పుడేం డిస్కౌంట్ లేవా

అవునండి

ఓకే అండి

ఓకే డబల్ డోర్ కావాలి ఓకే అండి

అవునండి

ఓవరాల్ డిస్కౌంట్ ఇస్తారా లేకుంటే ఒక్కొక్క ఐటెంకి డిస్కౌంట్ ఇస్తారా

ఓకే అండి వచ్చి విసిట్ చేస్తాం ఓకే అండి ఓకే అండి